వ్యవసాయాన్ని వృద్దిగా చేపట్టాలనే ఆసక్తి ఉన్నవారికి నేను చాలా సలహాలు ఇస్తాను అది ఏ విధంగా అంటే వాళ్ళు ఎప్పుడైతే వ్యవసాయాన్ని అయితే చే వ్యవసాయం చేయడానికైతే ప్రారంబిస్తారో అప్పుడు వాళ్లకు నేను ఇచ్చే సలహా ఏందంటే వాళ్లకు పంట చేతికి వచ్చిన రాకపోయినా వాళ్ళు నష్టపోయినా వాళ్ళు మాత్రం ఎప్పటికి ఆపొద్దు వ్యవసాయం అనేది కష్టాలు నష్టాలు అన్ని ఉంటాయి వాటిని పట్టించుకోకుండా మళ్ళా పంట వేయాలి మళ్ళా మనకు పంట చేతికి వచ్చినంతవరకు ఆ పంట వేస్తూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి ఇది ఈ సలహా అనేది నేను తప్పకుండ వాళ్లకి చూసిస్తాను మనకు ఎలాంటి కష్టాలు మన వ్యవసాయం చేసినప్పుడు ఎలాంటి కష్టాలు ఎలాంటి ఎం ఎదుర్కున్నా గానీ మనమవన్నీ పట్టించుకోకుండా మన పనేందో మనం చూసుకుంటూ ఉండాలి వ్యవసాయంలో అప్పుడే మన పంటనేది బాగుంటుంది మన పంట అనేది తప్పకుండా మన చేతికి వస్తుంది పంట పంట చేతి చేనులో ఏదైనా విత్తనం వేసిన గానీ ఏదన్నా పంట చేతి పంట వస్తున్నప్పుడు గానీ నేను వాళ్లకి ఇచ్చే సలహా ఏందంటే అడ్డమైన మసాలాలు మందులు కెమికల్స్ అయితే వాడకండి మంచి ఆవు పేడా లేదా పెంట గా ఆవు పంచతం ఇలాంటివి ఉపయోగిస్తే అప్పుడు పంట అనేది బాగుంటుంది పంటకు వచ్చిన కూరగాయలు గానీ పండ్లు గానీ ఏవైనా గానీ చాలా కెమికల్ లేకుండా మంచిగా శుభ్రంగా ఉంటాయి ప్రజలు గూడా వాటిని వాటిని ఎక్కువ కొనుక్కోవాలి అనుకుంటారు కాబట్టి మీరు ఎలాంటి కెమికల్స్ అనేటివి వాడకుండా మొత్తం ఆవు పంచతం పెంట ఆవు పేడ ఇలాంటివి ఉపయోగించే పంటను పండించాలననే సలహానయితే నేను తప్పకుండా ఎవరైతే వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టాలనే ఆసక్తి ఉన్నవారికైతే తప్పకుండా నేను ఈ సలహాన్ని వాళ్ళకి తప్పకుండా చెప్తాను అలాగే పంట కోసం రాత్రింబవళ్లు కష్టపడాల్సొస్తుంది వాళ్ళు తప్పకుండా కష్టపడాలి కష్టపడితేనే ఫలితం వస్తుంది ఆ ఫలితం ఏ విధంగా అంటే మనకు చేతికి వచ్చిన పంట అదే మనకొక ఫలితం అదే మన కష్టానికి వచ్చే ఫలితం ఆ పంట వచ్చినప్పుడు మనం మార్కెట్లో వెళ్లి అమ్ముకున్నాం కాబట్టి అప్పుడు కూడా మనకు డబ్బులు వస్తాయి ఇంకా మనకు కొనేవాళ్ళు కూడా బాగా వస్తారు కొంటూ ఉంటారు అందుకని చేను పని చేసేటప్పుడు వ్యవసాయం చేసే అప్పుడైతే కొన్ని నష్టాలు ఎదురవుతాయి కొన్ని లాభాలు ఎదురవుతాయి ఎలా ఏవి వచ్చిన కానీ మనము అప్పటికే ఆపేయొద్దు మనం ఆపకుండా ఆ పనిని కొనసాగిస్తూనే ఉండాలి అప్పుడే మన వ్యవసాయం బాగుంటుంది మనం బాగుంటాం మనకొచ్చే పంటా బాగుంటుంది మనం లాభాలు కూడా పొందవచ్చు